నాకు పాడటం అంటే చాలా ఇష్టం ఒకసారి నేను ఒక కార్యక్రమానికి వెళ్ళాను ఆ కార్యక్రమంలో బాలసుబ్రహ్మణ్యం గారు పాడుతూ ఉంటే నేను చూశాను ఆ అనుభవం నాకు చాలా బాగా అనిపించింది ఆయన చాలా బాగా పాడారు ఆయన పాడుతుంటే ఎదురుగా ఉండి వీక్షించడం ఎంతో అదృష్టంగా భావించాను ఆయనే నాకు ఆదర్శం అలాగే దేవి శ్రీప్రసాద్గారు పాడటం నేను టీవీలో చూశాను ఆయన ఎదురుగా పాడితే వినాలని అనుకుంటున్నాను